పల్నాడులో వినోద కార్యక్రమాలు ఇంకా థియేటర్స్ ఇంకా పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయండి అందులో ఏంటంటే మొదటగా శ్రీకృష్ణ డీలర్స్ డీలక్స్ ఇంకొకటి ఏంటంటే సాయి థియేటరు ఈ మధ్యే మాకు పల్నాడులో ఒకటి ఐనాక్స్ అనేది కూడా స్టార్ట్ చేశారు అది ఏంటంటే ఏంటంటే పల్నాడు ఐనాక్స్ అనమాట ఇందులో కూడా చాలా బాగా స్టోర్స్ ఉంటాయి ఇంకా స్క్రీన్స్ కూడా చాలా బాగుంటాయి సినిమాలు కూడా మనం చూసేటప్పుడు చాలా ఎంజాయ్ చెయ్యొచ్చు అంతా లగ్జరీగా ఉంటుంది అనమాట మేమైతే ఖాళీ ఉన్నప్పుడు అల్లా ఇలాగా వెళుతూ ఉంటాము అలాగే కోటప్పకోట ఉంటుంది ఇది కూడా కొండలనమాట కొండ ప్రాంతం చూస్తుంటే చాలా బాగుంటుంది అండి అలాగే ఇక్కడ మంగళగిరి దగ్గర అంటే పల్నాడుకు దగ్గరగానే ఉంటుంది అది మంగళగిరి దగ్గర పానకాల స్వామి దేవాలయం ఉంటుందండి దానికైతే ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు అక్కడ ఏవైనా మొక్కుకొని అక్కడే మనకి కార్తీకమాసంలో వనభోజనాలు అవి చేసుకొని వెళుతూ ఉంటారు అలాగే ఇక్కడ పార్కులు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వివేకానంద పార్క్ మనకి తిలక్ పార్క్ అనేసి ఉంటాయండి అందులో అయితే పిల్లలు ఆడుకోవటానికి చాలా రకాలు అయినటువంటి థింగ్స్ అనేవి ఉంటాయి ఇంకా పెద్దవాళ్ళదిని వాకింగ్ అది చేయటానికి కూడా ఇక్కడ బాగా ఎక్కువగా స్థలం ఉంటుంది అలాగే సూర్య కళామందిరం అనేసి ఒక హాల్ అనేది ఉంటుంది ఇందులో ఏంటంటే భరతనాట్యం కూచి కూచిపూడి ఇలాంటివి సాంస్కృతిక కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉంటాయి